నాకు ఆన్లైన్ కోర్సులు అన్న అడోబ్ ఫోటోషాప్ ఎడిటింగ్స్ అన్న అంటే ఆన్లైన్ కోర్సెస్ అవి ఎక్కువగా నేర్చుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే నేను ఎక్కువగా అటువైపు ఆసక్తి చెపుతాను కూడా నేను ఇంతకు ముందు టెన్త్ వరకు అంటే నాకు కంప్యూటర్లో ఉండేది కానీ చిన్న చిన్న బేసిక్స్ అనేవి నేర్పేవారు టెన్త్ వరకు అంటే ఎడిటింగ్స్ అవి ఇవి నేర్పేవారు కాదు జస్ట్ చిన్న చిన్న కంప్యూటర్ యొక్క బేసిక్స్ ఇన్పుట్ డివైసెస్ అవుట్పుట్ డివైసెస్ అవే నేర్పేవారు తప్ప ఇంకా టెన్త్ వరకు ఏం నేర్పేవారు కాదు ఇంకా ఇంటర్లో వచ్చేసి ఏ గ్రూప్ అయితే చేస్తామో పర్టికులర్గా ఆ గ్రూప్ గురించి నేర్పిస్తారు కాబట్టి ఇంకా అదర్ థింగ్స్ అదర్ సోర్సెస్ ఏముండేది కాదు నేర్చుకోవడానికి అంటే నాకు అయ్యేది కాదు టైం కుదరక ఇంటర్ తర్వాత ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో బాగా గ్యాప్ దొరికిందండి సిక్స్ మంత్స్ అలా గ్యాప్ దొరకడం వల్ల ఆన్లైన్లో చాలా కోర్సులో ఇంకా అడోబ్ అడోబ్ ఫోటోషాప్ ఎడిటింగ్స్ ఇవన్నీ నేర్చుకున్నాను అండి ఇంకా ఎమ్ఎస్ వర్డ్ అవి చాలా నేర్చుకున్నాను నాకు అలా అన్ని నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇంక అది కాకుండా నేను లా జాయిన్ అయ్యాను లా జాయిన్ అయిన తర్వాత అందులో సెక్షన్స్ అవి ఇవి ఆసక్తిగానే జాయిన్ అయ్యాను వాటితో పాటు కూడా నాకు ఈ ఎడిటింగ్స్ అన్నా లేదా ప్రింటింగ్స్ అన్నా నాకు అవన్నీ చాలా ఇష్టం అండి ఇంకా ఆన్లైన్ కోర్సులు అంటే సి లాంగ్వేజ్ కాని అలా ఏమైనా నేర్చుకోవడం జావా సి ప్లస్ ప్లస్ అలాంటివి కోర్సులు కూడా నాకు నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ వీటితో ఇవి చదువుతూ అవి నేర్చుకోవడానికి నాకు కొంచెం అవ్వట్లేదు కొంచెం టఫ్గా అనిపిస్తుంది అందుకని నాకు ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో ఆ సమయంలో కచ్చితంగా నాకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను నాకు ఇంట్రెస్ట్ అవన్నీ ఆ అడోబ్ ఫోటోషాప్స్ అవన్నీ ఆన్లైన్ కోర్సులు నేర్చుకుని వాటి ద్వారా ఇంటర్న్షిప్స్ అవి చేయడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకు సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ కూడా మనకి ఫ్యూచర్లో యూస్ అవుతుంది యూస్ అవుతుంది మన బయోలో పెట్టుకోవడానికి కానీ దేనికైనా సర్టిఫికేట్స్ అనేవి యూస్ అవుతాయి మనకి ఒక కోర్స్ కూడా మనకి రేపొద్దున్న మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది నేర్చుకున్నాము జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కానీ ఒక కోర్స్ అంటూ నేర్చుకుంటే మనకి ఉపయోగపడుతుంది